హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో కొంచెం మార్నింగ్ లేచి ట్యూషన్కి పోయి నాకు రాకపోయినా ట్యూషన్ రోజు చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెప్పించుకొని వాడిని పర్మిషన్ తీసుకునేలా చేశాను అదే నాకు ఒక ప్రత్యేకమైన ఈ మూమెంట్ చిన్నగా ఉన్నప్పుడు ఇంకొకటి ఒకరోజు నేను చెట్టు ఎక్కాను మా మమ్మీ ప్రత్యర్థనంలో ఆ చెట్టు ఎక్కినప్పుడు మళ్ళీ దిగడానీకి వస్తలేదు మా మమ్మీ మళ్ళీ రాలేదు ఎందుకంటే కావాలని చేసింది మా మమ్మీ మళ్ళీ నేను చెట్టు ఎక్కొద్దని మా మమ్మీ గంటసేపు వరకు రాలేదు నేను చాలా భయం అయితుంది ఇంకా ఇంకొకరోజు బాయి దగ్గర నీళ్ళలో ఆడుతున్నప్పుడు సడన్గా పాము వచ్చింది ఇంకేం లేదు అన్ని మూసుకొని ఉరకడమే ఉరకడం ఇంక పాము దగ్గర నుంచి బావి దగ్గర నుంచి ఇంటిదగ్గర వరకు ఇంక ఇంక ప్రత్యేకంగా అంటే మార్నింగ్ రోజులేసి తాతతో బర్లు కొట్టుకుంటూ బాయికి వెళ్ళడం ఆ తవ్వలు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా చాలు బర్రెలు మేపాం చిన్నప్పుడు చాలా విశేషాలు ఉన్నాయి మా దగ్గర ఇంకా స్కూల్లో అంటే

కుక్క చాలా ప్రత్యేకంగా పెంచుకున్నాం అది ఇప్పటికీ మా దగ్గర ఉంది కుక్క చిన్నప్పుడు చాలా ప్రత్యేకమైన విషయాలని చెప్పాలంటే చాలా ఎన్నో ట్రాక్టర్ చిన్నగా ఉన్నప్పుడు బావి దగ్గరికి తీసుకెళ్తుండే మార్నింగ్ రోజు సిక్స్ ఓ క్లాక్కి పోయి సెవెన్ ఓ క్లాక్ దాకా ట్రాక్టర్ నేర్చుకోవడం నేర్చుకోవడం అంటే నడపడం కాదు పోయి స్టీరింగ్ తిప్పడం అంతే అదే మా దృష్టిలో ట్రాక్టర్ నడపడం ఇంకా మా డాడీ హార్వెస్టర్ బిజినెస్ చేసేవారు హార్వెస్టర్ బిజినెస్లో హార్వెస్ట్ మూడు హార్వెస్ట్ర్లు ఉండేటి రోజుకి ఒక హార్వెస్ట్ ఒక రోజు చైనా హార్వెస్ట్ చైనా హార్వెస్ట్ర్కి చైనా నలిపినట్టు జస్ట్ స్టీరింగ్ తిప్పితే చాలు మా దృష్టిలో నడపడమే ఇంకా చైనా హార్వెస్ట్ర్ టైర్ హార్వెస్ట్ర్ క్రష్మిష్ అందులో రకరకాలు ఉంటాయి ఇప్పుడు బిజినెస్ జాండి టాక్టర్లు చిన్నగా ఉన్నప్పుడు రోజు చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా చాలా అప్పుడు ఫంక్షన్స్లో డ్యాన్స్ చేయడం అవన్నీ ఇప్పటికి గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుంది చాలా ఆనందంగా అనిపిస్తుంది